మా కడప ఏరియాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఉన్నాయి మా పరిసర ప్రాంతాల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది ఒక పెద్ద హాస్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది ఈ మధ్య మా స్నేహితుడికి జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అన్ని మెడికల్ మెడికల్ టెస్టలకే దాదాపు ఐదు వేల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది సాధారణ పేద ప్రజలు భరించలేనటువంటి పరిస్థితి అనమాట మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా మన గవర్నమెంటు ఏర్పరచాలి సాధారణ జ్వరానికే మెడికల్ టెస్ట్లు ఐదు వేల రూపాయలు అయిన అయిందన్నమాట అదే అట్లా కాకుండా ఇంకా పెద్ద రోగం వస్తే లక్షల రూపాయలు వెచ్చించే అవకాశం ఉ ఉన్నాది